హలో చెప్పండి ఎవరు అవును సార్ చెప్పండి చెప్పండి

ఓకే ఓకే సార్ అయితే మాములుగా అయితే ఇక్కడ ప్యాక్ ఉంటుంది సార్ టూ డేస్ టూ నైట్స్ ఉంటుంది సార్ ఇక్కడ మీరు వచ్చినపుడు ఫోన్ చేయండి సార్ మరి అక్కడ చుట్టుపక్కల గుంటూరు దగ్గర ఉన్నఫేమస్ ప్లేసులు కానీ మళ్ళీ అక్కడ పల్లెటూర్లు కానీ అన్నీప్లేసులు చూపిస్తాం సార్ మేమే మొత్తం ఏ టూ జెడ్ చూసుకుంటాం సార్ టూ డేస్ టూ డేస్ టూ నైట్స్ ఉంటుంది సార్ ఈ ఆఫర్ పికప్ డ్రాపింగ్ మొత్తం మాదే సార్ అయితే మరి మీ ఫ్యామిలీ మొత్తం వస్తారు కాబట్టి టూ డేస్ పికప్ కానీ టూ డేస్ డ్రాపింగ్ ఫుడ్డు హోటలు మొత్తం ఫైవ్ స్టార్ హోటల్ లో మొత్తం ఏ టూ జెడ్ మేమే చూసుకుంటాం సార్ సిక్స్ మెంబెర్స్ అంటే సిక్స్టీ థౌజండ్ అవుతుంది సార్ టూ డేస్ కి అంటే టూ డేస్ టూ నైట్స్ సార్ అంటే మీరు అమౌంట్ ఎక్కువ పే చేస్తాం అంటే మరి ఒకటే కదా సార్ ఫ్యామిలీ అంతా ఒకటే కాబట్టి కొంచం డబల్ అదే డబల్ బెడ్ రూమ్ ది రూమ్ ఇప్పిస్తాం సార్ మేము సిక్స్టీ అవును సార్ టూ రూమ్స్ అయితే కొంచం కాస్ట్ ఎక్కువ అవుద్ది సార్ మాములుగా అయితే సిక్స్టీ థౌజండ్ అవుద్ది సార్ టూ డేస్ కి టూ నైట్స్ కి అమౌంట్ అంటే మాములుగా అయితే సిక్స్టీ థౌజండ్ సార్ ఇప్పుడు ప్రెజెంట్ మరి మీరు డిస్కౌంట్ అడుగుతున్నారు కాబట్టి ఒక టెన్ థౌజండ్ అలా తగ్గించగలం సార్ మళ్ళీ మాకు పికప్ పికప్ డ్రాపింగ్ ఉంటుంది మళ్ళీ మీకు ఫుడ్ చూసుకోవాలి ప్లస్ మీకు హోటల్ స్టేయింగ్ ఖర్చేస్ ఉంటాయి కదా సార్ అన్నీ ఖర్చులు చూసుకోవాలి మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలన్న అక్కడ మొత్తం చూసుకోవాలి టూ రూమ్స్ అయితే చూస్తాం సార్ మరి కొంచం కాస్ట్ పెరిగిద్ది సార్ మరి ఒక సిక్స్టీ థౌజండ్ అలా అవుద్ది టూ డేస్ అంటే చెప్పండి సార్ అంటే మేము చెప్తాము కదా సార్ టూ డేస్ టూ నైట్స్ సార్ అంటే రెండు పగళ్ళు రెండు రాత్రులు చూస్తాం సార్ మేము హోటల్ స్టేయింగ్ కానీ అన్నీ ఖర్చులు ఉంటాయి సార్ కదా అక్కడ మొత్తం మేమే చూసుకుంటాము మీరు ఆఫర్ అడిగారు కాబట్టి ఫిఫ్టీ థౌజండ్ లో చేస్తాం సార్ మరి మళ్ళీ ప్లేసులు చూపిడం ఆ ఏరియాలు అన్నీ చూపిస్తాం సార్ ప్లస్ మీకు హోటల్ లో ఫుడ్ కానీ అన్నీ ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఉంటాయి సార్ అన్నీప్లేసులు మేమే తీసుకెళతాం సార్ అంతా మేము మాములుగా కార్ కార్ ఒకటి చూసుకుంటాం సార్ డ్రైవర్ ని మొత్తం మేమే మాట్లాడుకుని మిమ్మల్ని తీసుకుని పోతాం సార్ మీ ఫ్యామిలీ ని ఒక ట్యాక్సీ మాట్లాడి సరే సార్ మీరు వచ్చినపుడు ఒకసారి ఫోన్ చేయండి సార్ నేను మీ దగ్గరికి వచ్చి పికప్ చేసుకుంటాను సార్ మిమ్మల్ని మొత్తం మేమే చూసుకుంటాం సార్ అక్కడ చెప్పాను కదా సార్ టూ డేస్ టూ నైట్స్ మొత్తం అక్కడ ఫుడ్డు మళ్ళీ మీరు పికప్ డ్రాపింగ్ కి అన్నీ మేమే చూసుకుంటాం ఓకే సార్ మరి వచ్చినపుడు మీరు ఫోన్ చేయండి సార్ మేము వచ్చేసి పికప్ చేసుకుంటాం థ్యాంక్యూ సార్